సుదూర బైక్ రైడులకు ముందుగా బైక్ మంచి స్థితిలో ఉండాలి మనం వెళ్ళే దారిని ప్లాన్ చేసుకోవాలి ముందుగా ట్రైనింగ్ తీసుకుంటే మంచిది నీరు ఎక్కువగా త్రాగాలి ఎలక్ట్రోలైట్లను ద్రవరూపంగా తీసుకోవాలి టైర్లో ప్రెజర్ని సరిచూసుకోవాలి అలానే బైక్ని రైడ్కి ముందర సర్వీసింగ్కు ఇయ్యాలి